ఏదైన్నా మొట్టమొదటిసారి వండాల్సి వచ్చినప్పుడు నా అనుభవం ఏంటంటే నాకు అసలు వంట వచ్చేది కాదు నా చిన్నప్పటి నుంచి మా అమ్మ సహాయంతో నేను వంట నేర్చుకునే దాన్ని ఎలా అంటే అసలు మా అమ్మ చెప్పేది నేను చేసేదాన్ని నేను మా అమ్మ చెప్తే చేసే దాన్ని ఒకవేళ నా మొట్టమొదటిసారి వంట ఉండాల్సి వస్తే నేను ఒక చేపల కర్రీ చేశాను అది ఎలా ఉందంటే వాళ్ళు తిని చాలా అద్భుతంగా ఉంది అని నన్ను మెచ్చుకున్నారు అది ఎలా చేస్తాను మీకు ఒకసారి చెప్తాను మీరు వినండి ముందుగా చేపలు తీసుకొని బాగా కడగాలి తరువాత కొద్దిసేపు దాని పక్కకు పెట్టి చింత పులుసు తీసుకొని దాన్ని నానపెట్టాలి తరువాత చేపలని బాగా ఉప్పు పూసి దాన్ని రాసి రాసి దాని నురుగు మొత్తం పోయే వరకు శుభ్రంగా కడిగి దాన్ని బోగోనిలో వేసుకోవాలి తరువాత మెల్లగా ఒక బోగోని తీసుకొని అందులో వేసి దాంట్లో ఉప్పు పెట్టి బాగా కొద్దిసేపు పక్కకు పెట్టాలి తరువాత ఉల్లిగడ్డలు తీసుకొని పొయ్యి పైన కాల్చాలి ఒక నాలుగు ఉల్లిగడ్డలు అయితే సరిపోతాయి మనకు ఎందుకంటే మనకు రుచి చిక్కదనం రావాలి అంటే ఉల్లిగడ్డలు తీసుకొని నాలుగు కాల్చి దాన్ని పక్కన పెట్టేయాలి తరువాత ఒక పొయ్యి మనం ముట్టించుకొని దాని పైన ఒక బొగిని పెట్టి దాంట్లో నూనె పోసుకొని ఒక మెంతులు తీసుకొని ఆ మెంతులను ఫస్ట్ ముందుగా వేయించుకోవాలి మెంతులని మరియు ఆవాలు జీలకర్ర ఈ మూడింటిని వేయించుకోవాలి వేయించుకొని పక్కకు పెట్టాలి దాన్ని మసాలా లాగా చేసి అది కూడా పక్కకు పెట్టుకోవాలి మనం అసలు చేపల కర్రీ చేయాలంటే ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి తెలుసుకుందాం ఒకటి మెంతులు రెండు ఆవాలు మూడు జిలకర నాలుగు కారం ఐదు ఉప్పు ఆరు పసుపు ఏడు ఉల్లిగడ్డ ఎనిమిది కరివేపాకు అండ్ తొమ్మిది కొత్తిమీర ఇంకా మసాలాలు ఇంకా మీకు ఏమైన్నా కావాలి అనిపిస్తే అవన్నీ తీసుకొని పక్కకు పెట్టి అవన్నీ కొంచెం ఒక స్పూన్ ఒక స్పూన్ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి పొయ్యి ఆన్ చేసి మనము నూనె పోసుకొని దాంట్లో ఉల్లిగడ్డలు వేసి కాసేపు అయ్యాక అల్లం ఎల్లిగడ్డ పసుపు ఇవన్నీ వేసి బాగా కలుపుకొని పక్కకుపె ట్టాలి కొద్దిసేపు అయ్యాక మనం నాన పెట్టుకున్న పచ్చిపులుసు ఉంటుంది కదా ఆ వాటర్ని దాంట్లో పోసుకోవాలి పోసుకున్న తర్వాత కొద్దిసేపు చూడాలి అది మరిగే వరకు అలాగే చూడాలి మరిగాక కొంచెం సేపు అయ్యాక కారం ఉప్పు రెండు చెంచాలు అంత వేసుకోవాలి సరిపడేంత వేసుకోవాలి మీకు ఒకవేళ ఎక్కువ కారం కావాలి మాకు అనిపిస్తే మీకు సరిపడేంత కారం మీరు వేసుకోవచ్చు ఇంకొకటి అవన్నీ కడిగినవి చేపలు ఉంటాయి కదా ఆ చేపల్ని పక్కకు పెట్టుకుంటాం కదా అవి ఒకసారి మళ్ళీ కడిగి శుభ్రంగా అది బాగా ఉడికి నాక ఒక ఒక అర్ధ గంట తర్వాత ఆ చేపలని ఆ పచ్చిపులుసులో వేయాలి తరువాత మనం నూరుకున్న మసాలా ఉంటుంది కదా ఆ మసాలాని కూడా అందులో వేయాలి బాగా కలిపి మూత పెట్టేసేయాలి ఒక గంట తర్వాత మనము కలుపుకున్న అన్నీ చేసుకున్న ఉంటాయి కదా అవన్నీ మసాలాలు కూడా అవన్నీ వేసి బాగా కలిపి పక్కకు పెట్టాలి ఒకవేళ మీరు ఈ చేపల కర్రీతో మాకు ఇంకా రుచికరంగా ఏదైన్నా ఫిష్ ఫ్రై ఇలాంటి ఏదైనా రెసిపీ మనకు తినాలని ఉంటే అప్పుడు ఏం చేయాలి అంటే ఆ ఫిష్ రెసిపీ ఎలా ఉంటుందో కూడా మీకు ఒకసారి చెప్తాను అది ఉడుకుతుంది కదా అది పక్కకు పెట్టేయండి అర్ధగంట సేపు ఉడికించండి అయ్యాక పక్కకు పెట్టండి తరువాత చేపల ఫ్రై ఎలా చేస్తారంటే నాలుగైదు చేపల మొక్కలను తీసుకోండి తీసుకొని దానికి ఉప్పు కారం పసుపు అల్లిం ఎల్లిగడ్డ చేపల మసాలా మెంతుల మసాలా ఇవన్నీ తీసుకొని కలుపుకొని బాగా పక్కకు పెట్టేయండి చేపల మొక్కలు తీసుకొని ఒక్కో చాప ముక్కకి అవన్నీ బాగా రుద్ది రుద్ది బాగా నానబెట్టి పక్కకు పెట్టండి తరువాత ఆ చేపలు అన్నింటిని బాగా ఆరబెట్టి ఒక గంట సేపు ఆరబెట్టండి ఆరబెట్టిన తర్వాత మరో ఇంకో బగోని తీసుకొని దాంట్లో సరిపడేంత నూనె పోసుకొని దాంట్లో చేపల ముక్కలు ఉంటాయి కదండి అవన్నీ తీసుకొని దాంట్లో వేసి బాగా అటు ఇటు అటు ఇటు తిప్పి అది బాగా అంటే వేడి అవుతుందా లేదా లేకపోతే మంచిగా మనకు నాజూగా వస్తుందా అట్లా తీయగానే ఒకసారి చూడండి మధ్యలో మధ్యలో చూసిన తర్వాత దాన్ని పక్కకు పెట్టిన తర్వాత ఆ బగోని వేడైన ఆయిల్లో వేసి అదంతా పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు మనకు మరిగించుకున్న నూనె మరియు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ అందులో చేపల ముక్కలు అందులో వేసి బాగా మరిగించి దాన్ని బాగా వేయించి పక్కకు తీసి పక్కకు పెట్టండి ఇంతే సులభంగా మనం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది చేపల పులుసు కానీ చేపల పులుసు ఉప్పు కారం ఉంటే అది రుచికరంగా ఉంటుంది పిల్లలు ఆనందంగా తింటారు పెద్దలు ఆనందంగా తింటారు మరియు నాకైతే చాలా ఇష్టం చేపల కూర అయినా సరే చేపల ఫ్రై అయినా సరే నేను ఎంతో ఇష్టపడి తింటాను నాకు ఎంతో ఇష్టం ఎందుకంటే చేపల కర్రీలో విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ చాలా ఉంటాయి ఎందుకంటే అమ్మాయిలకు చాలా ఉపయోగపడుతుంది చేపల కూర ఇప్పుడు ఉన్న రోజులలో కంటి చూపు మరియు రకరకాల సమస్యలతో అందరు భయపడుతున్నారు బాధపడుతున్నారు సో చేపల కూర తింటే అందరికి మంచిది ఒకవేళ నాకు ఇది చాపల కూర ఎలా అంటే మా అమ్మగారికి కూడా తెలియకపోతే నేను యూట్యూబ్లో చూసే దాన్ని యూట్యూబ్లో చూసి ఆ వాళ్ళు తయారు చేసే విధానాన్ని చూసి ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అందులో ఏమేమి కావాలి అందులోకి సరిపడేంత ఆ కారం ఉప్పు ఎంత వేయాలి అని చూసుకునే దాన్ని చూసుకొని తరువాత అది ఎలా చేయాలి ఒకవేళ నేను మొట్టమొదటిసారిగా చేసినప్పుడు నా అనుభవం ఎలా ఉంటుంది నేను ఎలా చేస్తాను అని మొత్తం మీకు ఇప్పటివరకు వివరించాను ఎందుకంటే నేను మొట్టమొదటిసారిగా చేసినప్పుడు నేను చాలా భయపడి చేశాను ఎందుకంటే అది ఎలా ఉంటుంది దాని రుచి ఎలా ఉంటుంది అది ఎలా అవుతుంది అని నాకు కొంచెం డౌట్ ఉండేది సో నాకు వాళ్ళు తిన్నాక వాళ్ళు తిన్న విధానాన్ని చూసి వాళ్ళు అంటే మనం ఫీల్ అవుతాం కదా అది చూసి బాగా చేశాను అని అనిపించింది సో నేను మళ్ళీ కూడా ఇంకా వంటలు చేయడం మొదలుపెట్టాను ఇంకా అలాగే చాలా వంటలు చేసుకుంటు వచ్చాను ఇప్పటికి నాకు అన్నీ వంటలు వచ్చు మా అమ్మగారి సహాయంతో మరియు యూట్యూబ్ సహాయంతో నేను వంటలు నేర్చుకున్నాను ఇలా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా చూడండి మీరు కూడా వంటలు నేర్చుకోండి మీ ఇంటికి కూడా అంటే మొట్టమొదటిసారి చేసే అవకాశం వస్తుంది మీకు సో ముందుగానే రెడీ అయి ఉండండి వంటలు నేర్చుకోండి నా మొట్టమొదటిసారి ఇచ్చే వంట మాత్రం నాకు చాలా అద్భుతంగా అనిపించింది నేను చాలా సంతోషిస్తున్నాను అది ఎప్పుడు నాకు గుర్తుండిపోయే ఒక మూమెంట్ లాగా ఉండిపోద్ది నాకు నేను ఇలా మాట్లాడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా చెప్పాలి అంటే నాకు మాటలు రావట్లేదు ఎందుకంటే నా అనుభవం అలాంటిది మొట్టమొదటిసారిగా నేను చేపల కూర చేశాను అంటే ఎవరు చేస్తారో చేయరో తెలియదు మామూలుగా అయితే టమాటా కరీను పచ్చి పులుసు ఏదో ఒకటి చేసే వాళ్ళు కానీ నేను మాత్రం చేపల కూర చేసాను అందుకు మా అమ్మగారు కూడా షాక్ అయ్యారు సో నేను కూడా చేస్తానో లేదో అన్న ఆలోచనలో పడిపోయాను కానీ చేసి మా బంధువులు కూడా బాగా ఉంది అని నన్ను పొగిడేసరికి నా ఆనందం అంతులేకుండా వెళ్ళిపోయింది నేను గాలిలో ఎగిరిపోయాను అంతే ఇంక చెప్పాలి అంటే ఆ ఆనందం ఎవరు మాటలలో చెప్పలేరు నాకు మాత్రం చేపల కూర అంటే చాలా ఇష్టం అండి మీరు కూడా చేస్తే నాకు తెచ్చి పెట్టండి నేను తింటాను నాకు చాలా ఇష్టం అండి చేపల కూర నా మొద మొట్టమొదటిసారి అనుభవం మా అమ్మ గారితో పరచు పంచుకున్నాను అలాగే మా అన్నగారు కూడా నేను చేసిన వంటకాన్ని చాలా ఇష్టపడి తింటారు మళ్ళీ మళ్ళీ నన్ను చేయమంటారు నేనే చేస్తాను మా ఇంట్లో కూడా నేను చేసే వంటలకు చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు నా వంటలకు చాలా ఇష్టపడతారు వాళ్ళు